మా ప్రాంతంలో ఎక్కువ మంది విద్యార్థులు టెక్నాలజీకి సంబంధించి డిగ్రీలు పూర్తి చేస్తున్నారు ఎందుకంటే వారికి అందులో చాలా ఆసక్తి చూపిస్తున్నారు నేడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది నా కోర్సులలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి కనుక టెక్నాలజీ ఉన్న కోర్సులని మరియు డిగ్రీలని పూర్తి చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారు అలాంటి విద్యను నేర్చుకోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే టెక్నాలజీ అభివృద్ధి చెందింది అందుకు కారణంగా అన్నీ సదుపాయాలు మనకి టెక్నాలజీ కారణంగా అందుబాటులో వస్తున్నాయి కనుక దాన్ని ఇంకా అభివృద్ధి చెందితే ఇంకా మనకు ఉపయోగపడే వస్తువులు లేదా ఇంకా చాలా తయారు చేయచ్చు అనే ఉద్దేశ్యంతో టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు మరియు డిగ్రీ ఇటువంటి వాటి మీద ప్రస్తుతం విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు